ఫ్లాష్ అనగా లైట్ కెమెరాలో ఇమిడి ఉన్న ఒక లైట్ మనం ఫోటో తీసే సమయంలో ఫేస్ పైన లైటింగ్ సరిగా లేనప్పుడు లేదా వాతావరణం డార్క్గా ఉన్నప్పుడు నేను కెమెరాలో ఫ్లాష్ ఆన్ చేసి ఫోటో తీసే సమయంలో ఉపయోగిస్తాను అస్పష్టమైన ఫోటోలను నివారించడానికి కెమెరాను స్టాండ్ పైన పెట్టి ఇమేజ్ క్లారిటీగా లెన్స్లో ఫిక్స్ అయిన తర్వాతనే ఫొటో తీస్తాను అప్పుడు ఫొటో స్పష్టంగా వస్తుంది కెమెరాలో జూమ్ అనగా దూరంలో ఉన్న ఆబ్జెక్టుని లెన్సులో బంధించడానికి ఈ జూమ్ని వాడతారు ఉదాహరణకు దూరంలోని వస్తువుని జూమ్లో చూసి పెద్దగా వచ్చే విధంగా లేదా దగ్గరగా కనిపించే విధంగా ఫొటో ల్ తీయడం కోసం ఈ జూమ్ ఉపయోగిస్తాను ఫొటో ప్రకాశవంతంగా రావడానికి చుట్టుపక్కల లైటింగ్ని అలాగే కెమెరాను అటు ఇటు కదిలిస్తూ ఆబ్జెక్టుపైన లైటింగ్ వచ్చే విధంగా కెమెరాను సర్దుబాటు చేస్తాను